భారతదేశంలో వంటకాలు అనేవి చాలా బాగుంటాయి ఇంకా భారతదేశంలో వంటకాలకి చాలా ఇంపార్టెన్స్ లేదా ప్రాముఖ్యత అనేది ఉంటుంది ఎందుకంటే మేము భారతదేశంలో ఎక్కవ ఏది నమ్ముతారంటే ఎవరైతే మనస్ఫూర్తిగా ఆహారం అనేది తీసుకుంటారో వాళ్ళు చాలా హెల్దీగా లేదా ఎవరైనా సరే మన బాడీ మనం మన బాడీ మనం హెల్తీగా ఉండాలంటే మెయిన్గా తీసుకునే ఫుడ్ వల్లనే అది ఉంటుంది మనం హెల్తీగా ఉండగలమనేది నమ్ముతాము మెయిన్గా అయితే నేను అదే నమ్ముతాను ఇంక మనము బాగా తీసుకునే కొన్ని వంటకాలు ఏంటి అంటే మనం ఎక్కడికి వెళ్ళినా మనకి ఆలు పప్పు అనేది ఇంక నాన్ వెజ్ అనేది బాగా దొరుకుతుంది మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఈ వంటకాలు అనేవి మన భారతదేశంలో ఈ స్టేట్కి వెళ్ళిన ఈ వంటకాలనీ మనకి చాలా కనిపిస్తూ ఉంటాయి ఇంకా మసాలాల దగ్గరికి వస్తే ఉప్పు కారం పసుపు ఇంకా కొన్ని ఇప్పుడు లవంగాలు మిరియాలు యాలక్కులు ఇట్లాంటి ఇట్లాంటి మసాలాలు అనే జీలకర్ర ఇలాంటి వన్నింటిని బాగా వేయించి పొడి చేసి ఈ మసాలాలనేవి చాలా బాగా వేయించి పొడి చేసి ఉంచి వీటిని వంటకాలలో వేస్తూ ఉంటారు ఇంకా ఎక్కువగా అంటే భారతదేశంలో ఫుడ్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఇంకా ఏంటంటే వాళ్ళు ఏంటంటే భారతదేశంలో పిండి వంటలు ఇంకా ఎక్కువ అంటే ప్రతి ఒక్క అంటే భారతదేశంలో పెరిగే ప్రతి ఒక్క మొక్క మొక్క ఉంటాయి కదా మొక్కలు అంటే ఆకులు ఆకులతో కూడా వండుతుంటారు అంటే పాలకూర పాయల కూర గంగ ఆయిల్ కూర అని పొంటి కూర అని ఇంకా వెజిటేబుల్స్లొ క్యారెట్స్ బీట్రూట్స్ అనంకాయ వంకాయ చిక్కుడుకాయ ప్రతి ఒక్క కూరగాయల్ని యూస్ చేస్తూ వండుతుంటారు మనకి ఏందంటే ఆహారం రోజు రోజు తీసుకునే ఆహారంలో కంపల్సరిగా లేదా ముఖ్యంగా పప్పులు కూరగాయలు అనేది చాలా తీసుకుంటారు వేరే ఇట్లా క్రీమ్స్ లేదా ఇట్లాంటివి బయట బయట దేశాల్లోంచి వచ్చిన ఇట్లా సాసస్ ఇట్లాంటి వాటికన్నా కూరగాయలు కూరగాలనేవి బాగా తీసుకుంటారు కూరగాయలు దినుసులు అంటే పప్పులు ఇట్లాంటి బాగా తింటాము వీటిలోకి రొటీస్ చపా రొటీస్ చపాతీలు అన్నము అంటే స్టేట్ని బట్టి ఫుడ్ అనేది ఉంటుంది కానీ ఏ స్టేట్కెళ్ళిన ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇస్తారు ఆ స్టేట్లొ పన్నించే వాటిని ఎక్కువగా తింటారు ఇక్కడ మా దాంట్లో బియ్యము పప్పులు ఇలాంటి తెలంగాణలో బియ్యము పప్పులు పల్లీలు శనగలు ఇలాంటివి ఎక్కువ పండిస్తారు కాబట్టి ఇక్కడ అట్లాంటివి ఎక్కువ తీసుకుంటారు వేరే స్టేట్స్లల్లొ ఇప్పుడు మైదాలు పండిస్తారు గోధుములు పండిస్తారు సో వాళ్ళు ఏం చేస్తారు అంటే చపాతీలు అలాంటివి ఎక్కువ తీసుకుంటారు ఏ స్టేట్కి వెళ్లినా ఆ స్టేట్లొ పండించే రకంగా ఆ స్టేట్లొ ఏవై ఏవైతే ఎవ్ ఏవైతే ఫామింగ్ చేస్తారో లేదా ఏవైతే వంటకాలు లేదా ఏవంటే పదార్ధాలు పండిస్తారో వాటిని చేసుకొని తింటారు ఇంకా ఎక్కువగా భారతదేశంలో తినేవి అంటే ఇంకా రైస్ రోటీసి ఇవే ఉంటాయి కానీ వెజిటేబుల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు ఇంకా ధాన్యాలకు ఇంపార్టెన్స్ ఇస్తారు ఏ ఫుడ్ చేసిన మసాలాలు ఇంక్లూడ్ చేస్తారు ఉప్పు కారం పసుపు అనేది మెయిన్గ ఇంక్లూడ్ చేస్తారు వీటికి వీటిని మినహాయించి మిర్యాల పొడిగి దనియాల పొడి పసుపు గరం మసాలా పొడి ఇంకా యాలకుల పొడి ఇలాంటివి అనేది ఎక్కువ యూస్ చేస్తుంటారు కానీ ఏ మసాలా యూస్ చేయాలో దేనికి ఏ మసాలా యూస్ చేయాలో అంతే యూస్ చేస్తుంటారు వాటి వల్ల ఏందీ అంటే మనకి చేసే వంటకాలు రుచి అనేది పెరుగుతుంది మనకి తినాలి అనే ఆసక్తి ఇంకా పెరుగుతుంది ఆ సువాసన అనేది వస్తుంది కాబట్టి మనము అది ఆస్వాదించు ఆస్వాదిస్తూ తినగలము ఏ ఏ ఫుడ్ తిన్న మనకి ఏందంటే ఎంజాయ్ చేస్తూ తింటాము సో మనకి ఎలా చేసిన నచ్చుతుంది ఈ మసాలాలు ఎక్కువ యూస్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట ఇప్పడూ మిరియాల వల్ల ఫర్ సపోజ్ మిరియాల వల్ల మనకి ఏంటంటే ఏదైనా త్రోట్ ఇన్ఫెక్షన్స్ లేదా ఏదన్నా కోల్డ్ అలాంటివి కాకుండా చూసుకుంటుంది ఉప్పు కారం పసుపు టర్ పసుపు అనేది యాంటీ బయాటిక్ లాంటిది సైంటిఫిక్ సైంటిఫిక్ ప్రకారం యాంటి బయోటిక్ లాంటిది కూరల్లో ఎటువంటి క్రిములు అలాంటివి ఏమి రాకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది కర్రీలో అండ్ ఇంకోటి ఏంటి అంటే ఫుడ్ అనేది ఏ స్టేట్కెళ్లిన తీసుకుంటాము ఏ స్టేట్కెళ్లిన మామూలుగా మనకి కర్రీస్లొ అయినా దేనిలో అయినా ఇంక్లూడ్ చేసే స్పెస్ స్పైసెస్ లేదా మసాలాలు ఎంటివంటే ఉప్పు కారం పసుపు ఇంకా మిగిలినవి ఏమైనా సరే కానీ ఇది వీటిని వీటిని అయితే బాగా యూస్ చేస్తూవుంటారు వీటి వల్ల కర్రీకి టేస్ట్ మనం వండే వండే వంటకానికి టేస్ట్ రుచి రంగు ఇవ్వన్నీ వస్తూ ఉంటాయి ఆ రుచి రంగు సువాసన అనేది మంచిగుంటేనే మనం ప్రశాంతంగా హ్యాపీగా తినగలము భారతదేశంలో ఆహారకానికి చాలా ప్రాముఖ్యత ఉందని నేను భావిస్తున్నాను